మా ప్రాంతంలో చాలా వార్తాపత్రికలు దోరుగుతాయి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మొదలగు చాలా పత్రికలు మా ప్రాంతంలో తిరుగుతాయి దీనిలో ముఖ్యంగా నాకు ఈనాడు పత్రిక చాలా నేను సభ్యత్వం చెంది ఉన్నది ఎందుకనంటే నాకు చిన్నప్పటి నుంచీ ఈనాడుదీ పత్రికతో నాకు ఒక ప్రత్యేక అనుబంధం ఉంది నాకు ముఖ్యంగా సినీ పత్రికా మరియూ స్పోర్ట్స్ పేపర్ కాలమ్ నాకు చాలా ఇష్టం నేను పేపర్ తీసుకోగానే ముందుగా మెయిన్ ఎడిషన్లో ఉన్న సినీ కాలమ్ అండ్ క్రికెట్ కాలంకి వెళ్ళి ఏమేమి కొత్త సినిమాలు వస్తున్నాయి ఏమేమి కొత్త సినిమాలు రాబోతున్నాయి ఇంకా క్రికెట్ ఆ స్కే టేబుల్ ఏంటీ ఏ మ్యాచ్లు ఎప్పుడు ఉంటున్నాయి ఏ మ్యాచ్లు ఎక్కడ జరుగుతున్నాయి ఇది నాకు చాలా ఉత్సాహంగా ఎంతో ఆత్రుతగా వీటి కోసం వేచి చూసేవాడ్ని వచ్చేక వీటిని పదేపదే చదివి మరియు ఇంకా చెప్పాలి అని అంటే ఇవి రెండు అయిన తరువాత సూడోకు తదుపరి ఆటల పేజీ నాకు చాలా ఇష్టం దాంట్లో ఉండే పొడుపు కథలు మరియూ దారి కనిపెట్టుట ఇంకా చాలా నేను ఎంతో ఇష్టంగా చదువుతూ ఆడుకుంటాను సూడోకు కంప్లీట్ పూర్తి చేయడమనేది నాకు ఎంతగానో ఇష్టం ఇలా నాకు బాగా సినీ పత్రి సినీ కాలం అండ్ టికెట్ కాలం ఇంకా ఇలా ఇవి చాలా ఇష్టం దీంది తర్వాత నాకు ప్రతివారం ప్రతీ ఆదివారం వచ్చే సండే బుక్ అంటే ఇంకా ఇంకా ఇష్టం ఎందుకంటే దానిలో వీటిని చెప్తూ ఇంకా ఎక్కువుంటాయి సూడోకు పజిల్స్ ఇవి ఇంకా ఇంకా పెరుగుతాయి వాటిని పూర్తి చేయడం నాకు ఎంతోగానో ఆనందం కలిగిస్తుంది దానివలనే నేను వాటికోసం ఎప్పుడెప్పుడు వస్తాయా ఎప్పుడెప్పుడు వేచి చూసి వాటిని పూర్తి చేద్దాం అని చూస్తూంటాను ఇంకా మనం ఆదివారం పత్రిక గురించి మాట్లాడుకుంటే దానిలో రాశిఫలాలు కూడా ఉంటాయి నా రాశి ఫలం చూసుకోవడమనేది కూడా నాకు ఎంతగానో ఇష్టం నా రాశి యొక్క ప్రతిఫలాలు ఎలా ఉన్నాయి మరియూ ఇంకా ఈ ఈ ఆదివారం పత్రికతో మనకు ఉన్న ఒక ప్రత్యేక అనుబంధం ఏమిటి అంటే దానిలో ఏదో ఒక కొత్త విషయం అనేది వాళ్ళు ప్రచురిస్తూ ఉంటారు మరియూ నవల్సు కథలు కూడా కుదిరితే వాళ్ళు రాస్తూ ఉంటారు ఇలా డాక్టర్ సవరం కథలు ఇంకా మరి ఎన్నో సెక్స్ కథలు నేను చదవడానికి చాలా ఆసక్తి చూపిస్తూంటాను ఈ ఈనాడు పత్రికలో నాకు బాగా నచ్చేది నేను దీని సభ్యత్వం తీసుకోవడానికి కారణం ముఖ్యం ఈ ఆదివారం ప్రతీక యొక్క స్పెషల్ మాత్రమే